హలో హాయ్ మ్యాడమ్ గుడ్ మార్నింగ్ సో మాకు ఒక లోన్ కావాలండి దాని ఫర్పస్ కోసం వచ్చాను సో నాకు ఇక్కడ అకౌంట్ అనేది ఉంది ఇది యాక్సిస్ బ్యాంక్ కదా ఓకే అవును మ్యాడమ్ నేను మీ అకౌంటు హోల్డర్ని అకౌంట్ ఉంది నా దగ్గర సో నాకు బిజినెస్ ప్రకారంగా లోన్ కావాలి సో బిజి ఇంతకుముందు అయితే జాబ్ చేసుండే సో ప్రెసెంట్ అయితే దానివల్ల కొంచం ఇష్యూ అయ్యి ఉండే సో సొంతంగా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను సో మీరు దానికి ఎంత వరకు ఎలిజిబుల్ అవుతుంది దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒక్కసారి చెప్తారా అండి ఓకే ఓకే ఓకే ఎయిట్ పర్సెంట్ ఉంటుందా మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే ఇంకా నామిని డీటెయిల్స్ ఏమన్నా కావాలా మ్యాడమ్ నేను వచ్చి మన హైద్రాబాద్కి తీసు ఓకే అండి సో ఇంకా మీరు ఇవి లోన్స్ ఇస్తారా లేకపోతే ఎడ్యుకేషనల్ లోన్ కానీ అగ్రికల్చరల్ లో అవి కూడా ప్రొవైడ్ చేసి పెడతారా ఓకే దానికి డాక్యుమెంట్స్ కావాల ఏమో కదా సో ఇప్పుడు మనకు వచ్చి చెప్పండి చెప్పండి కంప్లీట్ చేయండి సో ఇప్పుడు మీకు దీని కోసం ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలక్ట్రిసిటీ బిల్లు పర్మనెంట్ అడ్రసు ఈ డాక్యుమెంట్స్ కావాలి ఇది లేకుండా అయితే ఇవ్వలేరు కదా లోను ఇంకొకటి నేను ఇంకొకటి మా ఫ్రెండ్ ద్వారా కనుకున్న దీనికి సిబిల్ కూడా ఇంపార్టెంట్ ఏమో కదా అంటే ఇంతకు ముందు మనం ఏమన్నా లోన్ తీసుకుంటే దాని ప్రకారంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అంటే సిబిల్ స్కోర్ ఈస్ కంపల్సరీ అవునండి ఒక చిన్న లోన్ తీసుకుండే మామూలుగా సో అది అయితే కట్టేసాను నో ఇష్యూసు అది అయితే నాకు దాదాపు ఒక ఫిఫ్టీ థౌసండ్ నియర్ లోపల ఉంటే సో మామూలుగా ఫోన్ యాప్స్లో తీసుకున్నాను సో అది టైమ్ టు టైమ్ రీపేమెంట్ చేశాను సో దాంట్లోఅయితే ఇష్యూ లేదండి సో ఇప్పుడు బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను సో దాని ప్రకారంగా ఎలాగో మీ దగ్గర నా అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే బెస్ట్ కదా మీకు కూడా నాకు కూ డా సేఫ్ ఉంటుంది ఇంకా ఈ బ్యాంక్ను అయితే నమ్మవచ్చు సో చాలా బ్యాంక్స్ అయితే ఆఫర్స్ ఇచ్చారు బట్ నేను చెప్పాను లేదు నాకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది సో అక్కడ భాగ్యగారు తెలుసు సో దాని కోసం ఇక్కడ అప్లయ్ చేశాను ఓకే ఓకే అండి నేను రేపు ఓకే బ్యాంక్ టైమింగ్స్ ఒకసారి అద్ చెప్తారా సాటర్డే సండే రావచ్చా అండి లేకపోతే ఓన్లీ మండే రావాల ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రేపు ట్యూస్డే కదా రేపు వచ్చి మీకు కాల్ చేస్తాను ఇదే నెంబర్కి కాల్ చేయవచ్చు కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ భాగ్యగారు ఓకే